గుడ్ మార్నింగ్ చెప్పు నెక్స్ట్ నువ్వు మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్సు ఇలాగ తీసుకోమ్మా ఎన్ఐటి ఐఐటి ఎస్వియన్లో చేసుకో నువ్వు మ్యా మ్యాథ్స్ సైన్సు ఇలా తీసుకున్నావంటే ఇస్రోలో ఆంధ్రాలోనే ఉంది కాబట్టి ఇస్రోలో జాబ్స్ వచ్చి సైంటిస్ట్ అయ్యేలా ఉన్నావు అదే విధంగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్లో వెళ్ళావంటే మంచి జాబ్స్ ఉన్నాయమ్మా దాంట్లో అయితే నువ్వు సైంటిస్ట్ అవ్వచ్చు ఇంకా చాలా జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి నువ్వు చేయడానికి సో ఇలా నువ్వు కంటిన్యూగా చదువుకుంటూ బాగా చేసావంటే ఇట్లా వచ్చినా అంటే మంచి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి నీకు మెయినుగా ఫిజిక్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇలాంటివి మంచి ఫ్యూచర్ ఉండేటివంటివి తీసుకుని చదువుకోమ్మా అలా చదివావంటే నీకు ఇస్రోలో అలాంటి వాటిలో సైంటిస్ట్ అయ్యేలా వస్తుంది జాబ్స్ ఓకేనా ఇలాంటివన్నీ బాగా చూసుకోమ్మా ఎస్వీ యూనివర్సిటీలో అలాగా చదువుకో వాటిలో చదివావంటే నీకు బెస్టుగా మంచిగా ఉద్యోగాలు అనేవి కల్పిస్తారు వాళ్ళంతట వాళ్ళే మంచిగా ఉద్యోగాలు కల్పించేటట్టు చేస్తారు అలాంటివి యూనివర్సిటీస్లో చదివావంటే ఓకే అమ్మా